చెప్పండి దేనికండి జనరల్ ఇన్సురెన్సా వెహికిల్ ఇన్సురెన్సా ఎన్ నెలకెంత పేమెంట్ కట్టగలుగుతారు సరే మీకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామండి మూడు నెల్లకి ఆరు వేలు అవుతుందండి మూడ్ నెల్లకి త్రీ మంత్స్ పేమెంట్ అనమాట మూడు నెల్లకొకసారి ఆరు వేలవుతుంది దానిక్కావల్సిన డ్యాకుమెంటు మీ డేట్ అఫ్ బర్తు డేట్ అఫ్ బర్తు సర్టిఫికేటు టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఉన్నా పర్వాలేదు ఆధార్ కార్డు పాన్ కార్డు మీ ఇంటి ప్రూఫ్ అడ్రస్సు ఇవి తెచ్చుకుంటే ఇన్సూరెన్స్ చేసి పెడతామండి ఓకేనండి ఓకే సార్